కాకినాడ జిల్లాలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అంతేకాకుండా అక్కడ జీవించే ప్రజలు రోజువారి జీవితాలు అంతంత మాత్రానే ఉంటాయి జీతాలు తీసుకునే జీతాలకు సరిపడగా నివాసాన్ని గడుపుతారు అక్కడ తీర సముద్రపు గాలి అన్ని అంతా బాగుంటుంది సౌకర్యవంతమైన సీజన్ కూడా బాగుంటుంది నీటి పరు పారుదల మరియు సాగు అనేవి తక్కువగా ఉంటాయి వర్షాలు వచ్చినప్పుడు మాత్రం వరదల వరదలు వచ్చినప్పుడు మాత్రం వా నీళ్లు ఎక్కువ నిలిచిపోయి ఇబ్బందులు ఎక్కువ పడుతూ ఉంటారు